ఈ రోజుల్లో స్కీన్ చూస్తూ ఎక్కువ సమయం పిల్లలు గడుపుతున్నారు పిల్లలు అలా కాకుండా పిల్లలకి టీవీ చూడడం పూర్తిగా మాన్పించాలి మాన్పించి దాని ప్లేస్లో

ఆనందకరంగా ఉంటారు సంతోషంగా ఉల్లాసంగా ఉంటారు మంచి హైట్ కూడా ఎదుగుదలకు దోహదపడుతుంది దీనివల్ల పిల్లలు చాలా ఉత్సాహంగా ఉంటారు మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది